హలో ఐ ఆర్ సీ టీ సీ నేనా అండి మాట్లాడేది అవును అండి అవును సార్ మేము రైలు బుక్ చేసుకున్నామండి వైజాగ్ వెళ్ళడానికి అయితే ఆ టికెట్స్ క్యాన్సిల్ చేసుకోవడానికి రద్దుపరచుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అంటే ఇది ఈ సీజన్లో ఎక్కువ మంది ప్రయాణిస్తూ ఉంటారు కదా సమ్మర్ వెకేషన్స్ కాబట్టి సో మేము వాటిని రద్దు చేసుకోవడానికి అవకాశం ఉందా లేకపోతే రద్దు చేసుకోకపోయినా మేము మా వెకేషన్కి మేము వెళ్ళాలి అంటే రైలు

అది మాకు తెలియడం లేదు దయచేసి మీరు మాకు దాని గురించి ఇచ్చినటువంటి సమాచారాన్ని ఇవ్వగలరా ఆ ఆ రైలు యొక్క పరిస్థితి ఎలా ఉందో మాకు తెలియజేయండి మేము ప్రయాణించాలి అనుకుంటున్నటువంటి ఆ రైలు యొక్క పరిస్థితుల గురించి జనాలు ఎలా ఉంటుంది ప్రయాణించడానికి అవైలబుల్గా ఉంటుందా లేదంటే రద్దీగా ఉంటుందా మీరు మాకు చెప్పినట్లయితే మేము టికెట్లను క్యాన్సిల్ చేయాలో రద్దు చేయాలో లేదా వెళ్ళాలనేది మేము నిర్ణయించుకుంటాము